ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య బేధాలు భాష చూసుకుంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో మొత్తం హిందీ హిందీ లాంగ్వేజెస్ ఎక్కువ మాట్లాడుతారు దక్షిణ భారతదేతం దేశంలో అయితే తెలుగు కర్ణాటక ఏ రాష్ట్రం భాష అక్కడ మాట్లాడుతారు ఇంకా ఆహారం వద్దకు వస్తే ఉత్తర భారతదేశంలో చపాతి అలాంటి మిగతావి తింటారు దక్షిణ భారతదేశంలో అన్నం ఇలాంటివి తింటారు బట్టల కోసం వస్తే ద ఉత్తర భారతదేశంలో

వాతావరణం దగ్గరకి వస్తే దక్షిణ భారతదేశంలో అయితే వర్షాలు బాగా పడుతాయి ఉత్తర భారతదేశంలో అంత ఏం పడదు రాజకీయాలకు వద్దకు వస్తే ఉత్తర భారతదేశంలో మంచిగా ఉంటుంది రాజకీయం ఉత్తర భారతదేశం రాజకీయం మంచిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది కాబట్టి దక్షిణ భారతదేశంలో ఇండిపెండెంట్ పార్టీ ఉన్నందున అంత ఖచ్చితంగా చెప్పలేము ఇంకా ఉత్తర భారతదేశంలో చూసుకుంటే లిటరసీ రేట్ చాల తక్కువ ఉంది దక్షిణ భారతదేశంలో లిటరసీ రేట్ ఎక్కువ ఉంది భారతదేశం ఇంకా డెవలప్మెంట్ కావడంలేదు అంటే దానికి కారణం ఉత్తర భారతదేశం ఇంకా నీట్నెస్ ఇలాంటి వాటికి వస్తే దక్షిణ భారతదేశం గొప్పగా ఉంది ఉత్తర భారతదేశంలో చూసుకుంటే ఫర్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో కానీ వేరే ఏదయినా రైల్వే స్టేషన్లో చూస్తే పాన్ అని ఏవేవో మొత్తం అన్క్లీన్డ్ గా ఉంటుంది దక్షిణ భారతదేశంలో అయితే నీట్గా ఏదైనా సరే నీట్గా ఉంటుంది ఇంకా డెవలప్మెంట్ విషయానికి కొస్తే ఉత్తర భారతదేశంలో అంత ఏమి లేదు డెవలప్మెంట్ దక్షిణ భారతదేశంలో డెవలప్మెంట్ ఉంది ఎందుకంటే ఇక దక్షిణ భారతదేశంలో అయితే కేరళ కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాలలో కొంచెం మంచిగా డెవలప్ అయినాయి ఉత్తర భారతదేశం చూస్తే బీహార్ ఉత్తరప్రదేశ్ ఇలాంటి దేశాలు చాలా వెనుక బడి ఉన్నాయి చాలా తక్కువ లిటరసీ రేట్తో ఫిఫ్టీ పెర్సెంట్ అలా దక్షిణ భారతదేశంలో చూసుకుంటే మిగతా దాంట్లో కంపేర్ చేస్తే దక్షిణ భారతదేశం బె బెటర్ అని అనిపిస్తుంది ఇంకా ఫుడ్ గురించి అలా ఫుడ్ నీట్నెస్ ఇంకా వేరే దాంట్లో గురించి ఆలోచిస్తే సౌత్ ఇండియా బెటర్ అనిపిస్తుంది నార్త్లో నీట్ ఉత్తర భారతదేశంలో నీట్ ఏం ఉండదు ఇంకా ఇవి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య సాంఘిక తేడాలు ఇంకా ఇంకా చెప్పాలంటే భాషలో కానీ ఆహారంలో కానీ బట్టలు కానీ వాతావరణం రాజకీయాలు అక్షరాస్యత భౌగోళికం ఇవి అన్నింటిలో చూస్తే మొత్తానికి అయితే దక్షిణ భారతదేశంది పై చేయి ఉంది ఎందుకంటే మనం వాళ్ళ కొన్న కొంచెం అభివృద్ధిలో ఉన్నారు ఇవి ఇది దక్షిణ భారతదేశం ఇంకా క్రీడలు కూడా చూసుకుంటే దక్షిణ భారతదేశం చాలా బాగా ఉంది ఇంకా